మూడో తారీకు సెప్టెంబర్ రెండు వేల ఐదు నాలుగో తారీకు జూలై రెండువేల ఎనిమిది ఐదో తారీకు మే రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదో తారీకు జూన్ రెండు వేల పన్నెండు ఒకటో తారీకు జనవరి రెండు వేల ఇరవై ఐదు